గుడ్ మార్నింగ్ సార్ మీ స్కూలు ఎలా ఉంటుంది సార్ పిల్లలకి సెకండ్ క్లాస్ సార్ బాబే సార్ ఫస్ట్ క్లాసు ప్రైవేట్ స్కూల్లోనే చదివాడు సార్ నారాయణలో చదివారు ఫస్ట్ క్లాసు అంటే మేము హౌస్ చేంజ్ అయ్యాము సార్ అందువలన ఈ స్కూల్ కొంచెం దగ్గరలో ఉంది కొంచెం గుడ్ నేమ్ ఉందని మేము విన్నాము అందువల్ల అడ్మిషన్ కోసం వచ్చాము సెకండ్ క్లాస్లో జూయిన్ చెయ్యించాలి ఎన్నున్నాయి సార్ అడ్మిషన్స్ ఎప్పటి దాకా ఓపెన్ ఉంటాయి ఓకే ఎప్పుడు క్లోజు ఓకే అంటే మేము ఓకే అంటే మేము ఇంకా ఇక్కడికి షిఫ్ట్ అవ్వలేదు వస్తున్నాము అంటే ఇక్కడ కొంచెం కనుక్కుని వెళ్దామని బాబుకి ఇబ్బంది లేకుండా ఉండాలి కదా

ఏమేమి కావాలి డాక్యుమెంట్సు ఏమేమి కావాలి డాక్యుమెంట్సు ఓకే ఓకే ఓకే రేపు అమ్మఒడి వేస్తున్నారంట అవి కూడా ఇప్పుడు బాబుకి ఇక్కడ అప్లై చేస్తారా ఓకే రేపు మార్నింగ్ వస్తామండి ఓకే